నేను హైదరాబాదు ఎల్బీ నగరు ఐదు సున్నా సున్నా సున్నా సున్నా ఒకటి నుండి నా ల్యాండ్లైన్ కనెక్షన్ నెంబర్ నుండి ఏదైనా అంతరాయం ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకవేళ ఉన్నచో అది ఎప్పటివరకి పూర్తి అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను